నేను నా కుటుంబ సభ్యులు కలిసి మేము ఒక చోటుకి పిక్నిక్ కి వెళ్ళాలని అనుకున్నాము అంటే ఏ ఏ చోటుకి అంటే మారేడుమల్లి వెళ్ళాలి అని మేము అనుకున్నాము అందుకోసం మేము ఒక కారు ని బుక్ చేసుకున్నాము ఆ కార్ డ్రైవర్ మమ్మల్ని చాలా బాగా మేము చేరవలసిన చోటుకి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు అయితే మేము ఆ డ్రైవర్ కి మేము నగదు చెల్లించాలి అందుకోసం మేము అతనిని మీ దగ్గర చిల్లర ఉందా అని చెప్పి అడిగాము అయితే మా మాకు ఆయన వేసిన బిల్లు వచ్చి మూడు వేలు వేశారు అయితే మేము ఫోన్ పే చెయ్యొచ్చా లేకపోతే నగదు ఇచ్చేయవచ్చా మీకు అని చెప్పి అడిగాము నగదు ఇస్తే మీ దగ్గర చిల్లర ఉందా అని అడిగాము అందుకు ఆయన మా దగ్గర నగదుకి చిల్లర ఉన్నదీ ఇవ్వండి అని చెప్పి అడిగాడు సరే అయితే మేము ఇస్తాం మీకు అని చెప్పి మేము మూడు వేల రూపాయలు ఆయనకి మేము ఇచ్చాము అందిట్లో మేము మూడు వేల రూపాయలకి రెండువేలు ఒకటి రెండు వేలు ఒకటి ఇచ్చాము అందుకోసం మేము ఆయనని చిల్లర ఉందా అని చెప్పి అడిగామన్నమాట ఆయన మాకు చాలా బాగా సమాధానమిస్తూ ఆయన మాకు చిల్లర తిరిగి ఇచ్చారు